హలో అవును మేము షాపింగ్ మాల్ నుండి మాట్లాడుతున్నామండి మా షాప్లో ప్రస్తుతం సంక్రాంతి సేల్ నడుస్తుందండి అయితే ఆఫర్స్ ఉన్నాయండి

షర్ట్స్ వచ్చేసరికి త్రీ షర్ట్స్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి జీన్స్ పాంట్స్ అలాగే జీన్స్ పాంట్స్కి వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి ఇంకా మీకు ఏమైనా ఏమిటి అండి సూటా అంటే అది కాంబో

కాంబో ప్యాక్ అది ప్రస్తుతానికి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుందండి మీరు వచ్చి దాని మీద కాస్ట్ చూసుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది మేము ఇస్తామండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందండి దాని మీద ఆఫర్ అండి ఆలోపు రా జ్యువెలరీ కూడా సెపరేటు ఉందండి దానికి కూడా ఇక్కడ ఆఫర్ నడుస్తుంది మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందది ఇది కూడా ఈ సేల్ ఈ స్టాక్ కూడా తొందరగా అయిపోతుంది మీరు తొందరగా వచ్చి చూసుకోవాలి అంటే సంక్రాంతి ఆఫర్స్ కదండి చాలా మంది వస్తూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు మీరు కొంచెం ఫాస్ట్గా వచ్చి మీకు కావలసినవి వేసుకుని లేడీస్కి అందరివి ఉన్నాయండి లేడీసు కూడా ఆఫర్ నడుస్తుంది వాళ్ళకి కూడా టాప్స్ వచ్చేసరికి ఇంకా టూ హండ్రెడ్ టాప్సు టూ ఫిఫ్టీ టాప్సు అట్లా ఉన్నాయి ఆంటీ ఫోర్ టాప్స్ వచ్చి థౌజండ్ రూపీసు కొన్ని అయితే ఫోర్ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయండి థ్యాంక్స్